జనవరి ఫస్ట్ టూ థౌజెండ్ నైన్టీన్ జూన్ ట్వంటీ త్రి టూ థౌజెండ్ ఎయిటీన్ మార్చ్ ట్వంటీ టూ థౌజెండ్ జూలై ట్వంటీ త్రీ టూ థౌజెండ్ టూ ఆగష్టు ఎయిటీన్ టూ థౌజెండ్